సన్రైజర్స్ హైదరాబాదు హైదరాబాదు తరపున ఐపీఎల్లో ఉంటుంది దానికి మొదటగా క్యాప్టన్సీ వహించినది సంగక్కర్ అప్పుడు భువనేశ్వర్ కుమార్ని కూడా ఆక్షన్లో కొన్నారు సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదహారులో మొదటిసారిగా విజయం సాధించింది అది డేవిడ్ వార్నర్ క్యాప్టన్సీలో విజయం సాధించింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రన్నర్ అప్స్గా ఉండిపోయారు అప్పుడు కేన్ విలియమ్సన్ క్యాప్టన్సీ వహించాడు రెండు వేల పంతొమ్మిదిలో డేవిడ్ వార్నర్ బేస్ట్రో ఓపెనింగ్ చేసారు రెండు వేల ఇరవైలో కూడా వాళ్ళే చేసారు రెండు వేల ఇరవై ఒకటిలో వారిని ఆక్షన్లో తీసేసారు అప్పుడు రాహుల్ త్రిపాటి మయాంక్ అగర్వాల్ని ఆక్షన్లో కొనుక్కున్నారు కొన్ని కొన్ని మ్యాచులకు భువనేశ్వర్ కుమార్ క్యాప్టన్సీగా వహించాడు తర్వాత కేన్ విలియమ్సన్ని కూడా క్యాప్టన్సీ నుంచి తీసేసారు ఆ తర్వాత యాడమ్ అక్రమ్ టీమ్లోకి కొన్నారు కానీ కొన్ని సంవత్సరాల పాటుగా సన్రైజర్స్ హైదరాబాద్ టేబుల్లో కింది స్థానంలోనే ఉన్నది దానికి కారణం కోచింగ్ స్టాఫ్ నిర్లక్ష్యం లేక ప్లేయర్స్ యొక్క నిర్లక్ష్యమో తెలియట్లేదు ఈ సంవత్సరం అయినా హైదరాబాద్ మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను ఇంకోటి తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ లీగ్లో హైదరాబాద్ తరపున మరియు ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతుంది ప్రో కబడ్డీలో మొదటిగా బాగా ఆడింది తెలుగు టైటన్స్ రాహుల్ చౌదరి క్యాప్టన్సీలో కానీ క్రమక్రమంగా తెలుగు టైటన్స్ కింది స్థానంలోనే ఉన్నారు రాహుల్ చౌదరి పోయినాక తర్వాత రోహిత్ కుమార్ వచ్చాడు సిద్ధార్థ్ దేశాయ్ వచ్చాడు ఇప్పుడు పవన్ కుమార్ షెరావత్ కూడా వచ్చారు అయినా తెలుగు టైటన్స్ కింది స్థానంలో ఉంది ఇంతకుముందు తెలుగు టైటన్స్కి ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ వేరే వేరే టీములలో మంచి ప్లేయర్గా ఉన్నారు కానీ తెలుగు టైటన్స్ మాత్రం కింది స్థానంలోనే ఉంది దీనికి కారణం కోచింగ్ స్టాఫో లేకపోతే ప్లేయర్సో మనకైతే అర్థం కావట్లేదు హైదరాబాద్ ఎఫ్సి ఫుట్బాల్ ఫుట్బాల్ ఐఎస్ఎల్లో తెలంగాణ తరపున ఆడుతుంది వీళ్ళు క్రితం ఛాంపియన్స్గా ఉన్నారు ఇప్పుడు ఈసారి అంత ఏం ఆడలేదు టేబుల్ టాప్లో ఉన్నారు గానీ ఛాంపియన్షిప్ గెలవలేకపోయారు ఇందులో ఎందరో గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు ఫుట్బాల్ ఆటని మన ఇండియాలో మంచిగా ఆడాలి అందరూ యువత కూడా ముందుకు రావాలి అని వాళ్ళ ఆలోచన సంవత్సరాలు పెరుగుతూ ఉంటే ఇంకా బాగా ఆడతారు మన దేశంలో ఫుట్బాల్ యొక్క ఫేమస్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను మళ్ళీ షటిల్ లీగ్లో హైదరాబాద్ హాక్స్ ఇందికి మరీలియా షా క్యాప్టన్సీ వహించింది అప్పుడు డిఫెండింగ్ చాంపియన్గా ఉన్నారు క్రితం సంవత్సరం సా పీవీ సింధు కూడా క్యాప్టన్సీ వహించింది కానీ అంతగా ఆకట్టుకోలేకపోయారు వీరిని కోట్ల పెట్టి తీసుకుంటారు కానీ అంతగా ఆడట్లేదు వీళ్ళు వీళ్ళు బాగా ఆడాలి అని కోరుకుంటున్నాను ఇంకా ఖోఖో హైదరాబాద్ హంటర్స్ ఖోఖోలో క్రితం సంవత్సరం ఇంట్రడ్యూస్ అయ్యారు వాళ్ళు బాగా ఆడలేకపోయారు నీ బెంగళూరు విన్ అయింది హైదరాబాద్ హంటర్స్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను వీళ్ళ కోచెస్ అండ్ ప్లేయర్స్ బాగా ఆడి ఈసారి అయినా విజేతలుగా నిలవాలి అని ఆంక్షిస్తున్నాను